వార్తాపత్రిక భాష చాలా సరళంగా మరియు అర్థవంతంగా ఉండడం చేత నాకు ఆ పత్రికను చదవడం చాలా నచ్చుతుంది వార్తాపత్రికలు నేను తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో చదువు చదువుటకు ఇష్టపడతాను నేను హిందూ పేపర్లో మరియు తెలుగు పేపర్లు అయిన ఈనాడు సాక్షి వంటి పత్రికలలో కొంతమంది ఇప్పుడు పర్యావరణం గురించి మరియు మన సమాజంలో ఉన్న సమస్యల గురించి కొన్ని సంపాదికీయాలు రాస్తూ ఉంటారు ఆ సంపాద సంపాదకీయాలంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మన చుట్టూ ఏమి జరుగుతుందో తెచ్చుకో తెలుసుకోవడం జరుగుతుంది కనుక నేను అవి చదవడానికి ఇష్టపడతాను ఇంతకుముందు ఉన్న భాష కొంచెం ఇప్పుడు సరళంగా ఉంటుంది ఇంతకుముందు ఉన్న భాష కొద్దిగా ఆ ప్రాంతీయ భాషతో మమేకమై ఉండడం జరుగుతుంది